నేను పనులలో అయితే వ్యవసాయం ఆటలలో అయితే వాలీబాల్ బాగా ఆడతాను నేను వ్యవసాయం మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను నేను మా నాన్నగారి దగ్గర నుండి వ్యవసాయం సమయానుగుణంగా ఎలా చేయాలో ఏ సమయంలో ఏం పనులు చేయాలి అనేది చెప్పారు అవి ఏమిటంటే మొదటిగా వరి పంట ఎలా పండించాలో ముఖ్యంగా నేర్చుకోవాలి ఎందుకంటే మనం తినేది అన్నం అది వరి పంట నుండే లభిస్తుంది అందుకే వరి పంట పండించడంలో నాకు ప్రతిభ అనే పుణ్యాలు అన్నీ మా నాన్న నుండి నేర్చుకున్నాను మొదటిగా వరి విత్తనాలు పొలంలో చల్లడానికి పొలం దున్ని ఆ వరి విత్తనాలను చల్లాలి ఆ తర్వాత మొలకలు వచ్చేవరకు నీటితో తడపడం చేయాలి తర్వాత ముప్పై రోజులలోపు రెండుసార్లు యూరియా చల్లాలి దాని ద్వారా మొలకలు త్వరగా పెరుగుతాయి విత్తనాలు చెల్లిన ముప్పై రోజుల తర్వాత ఆకుతీత తీసి పొలంలో ఉడుపు ఉడ్చాలి తర్వాత ఒక వారం వరకు మొలకలు ఎండినట్లు ఉంటాయి కానీ వారం రోజుల తర్వాత ఆ మొలకలు మూన తిరుగుతాయి తర్వాత యూరియా పటోస డీఏపీ వంటివి పిచికారి చేయాలి దీనివల్ల వరిములకలు త్వరగా పెరుగుతూ భూమిలో కూడా సారం పెరుగుతుంది ఊడుపు ఊడ్చిన ముప్పై రోజుల తర్వాత కలుపు మొక్కలను తీసివేయాలి ఆ తర్వాత కొన్ని రకాల మందులను పిచికారి చేయాలి దీని ద్వారా మొలకల నుండి ధాన్యం బయటకు వస్తుంది తర్వాత చేను కోత కోసి కుప్ప వేసి కుప్ప నూర్చి పంటను ఇంటికి తరలి వేస్తాము